నేను తరచుగా టూరిస్ట్కి వెళ్ళను కానీ ఈ మధ్య నేను వెళ్ళిన ప్రదేశమొస్తే బందర్కి వెళ్ళాను అక్కడ బీచ్ కాని అక్కడున్న గ్రీనరీ పచ్చదనం కానీ నా మనసుకి ఎంతో శాంతిని కలిగించాలి నేను ఈ ప్రదేశానికి నా కుటుంబం మరియు నా స్నేహితులతో కలిసి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను అక్కడున్న నీళ్ళు కాని అక్కడున్న గీ పచ్చదనం కాని అక్కడున్న చెట్లు కాని నాకెంతో ఆనందాన్నిచ్చాయి ఎప్పుడైనా మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన మైండు అలా శాంతితో నిండిపోతూ ఉంటుంది ఎందుకంటే కొత్త ప్రదేశం కాబట్టి అక్కడ మనకెంతో ప్రశాంతతనిస్తుంది నేను ఈ ప్రదే ఈ ప్రదేశానికి నా మ కుటుంబం మరియు నా స్నేహితులతో కలిసి వెళ్ళాను నేను చాలా హ్యాప్పీ ఆనందంగా అనుభూతి చెందాను ఎందుకు అంటే అక్కడ ఉన్న పరిసరాలు అలాంటివి మరియు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసరాలు నన్నెంతగానో మార్చేసాయి నేనింక అక్కడే ఉండిపోవాలి అనిపించేలా అక్కడికెళ్ళి ఎప్పుడైతే ఆనందంతో గంతులు వేస్తామో ఆ బీచ్లో ఆ అలలు అలా వస్తూ ఉన్నప్పుడు ఆ అలల శబ్దం నా మనసునెంతో కలిగించా కరిగించాయి ఎందుకంటే మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం అక్కడున్న కొన్ని ప్లేసెసు కొన్ని స్థలాలు మన మనసుని ఆకర్షిస్తాయి నేనక్కడున్నప్పుడు నా బీచ్లో మేము నేను నా స్నేహితులు కలిసి ఆడుకుంటున్నప్పుడు నేనెంతో హ్య ఆనందంగా ఫీల్ అయ్యాను అక్కడ కూడా ఆ నీళ్ళ శబ్దానికి ఆ నీళ్ళ శబ్దానికి మరియు చెట్లు ఊగుతున్న శబ్దానికి ఆ చెట్లును చూస్తూ అలా మనశ్శాంతిగా నాకు ఉండాలనిపిచ్చింది ఇంకా నేను ఎప్పుడు ప్రయాణించ ప్రయాణించడానికి ఇష్టపడతాను అంటే నేనెప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే నా మనసు ఎప్పుడైనా బాధకి గురైనప్పుడు నేనప్పుడు ఆలాంటి సమయాల్లో నేను ఎక్కువ ప్రయాణించడానికి ఇష్టపడుతుంటాను అది కూడా మంచి ప్రదేశాలకి మంచి పచ్చదనమున్న ప్రదేశానికి మంచి నీళ్ళున్నా ప్రదేశానికి జంతువులున్న ప్రదేశానికి పక్షులున్న ప్రదేశానికి ఇలా ఎన్నో ప్రదేశాలకి నేను ప్రయాణిస్తూ ఉంటాను దీనివల్ల నా మనసులో ఎంతో శాంతంతో నిండిపోయి ఉంటుంది మరియు అందులోనూ మనం కొత్త కొత్త ప్రదేశానికి వెళ్ళడం వల్ల మన మనసు ఎంతో విశాలంగా ఉంటుంది మన మెదడు ఎంతో శాంతంగా ఉంటుంది కాబట్టి నేనెక్కువ ప్రయాణించడానికి ఇష్టపడుతుంటాను నాకు ఎక్కు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను వేరే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను ఈ మధ్య వెళ్ళిన బ ఆ బందర్ నన్నెంతగానో ఆకర్షించింది ఎంతగానో ఆకట్టుకున్న ప్రదేశం అది నేను బీచ్లో అలా తిరుగుతూ ఉన్నప్పుడు నాకెంతగానో ఆ సూర్యుడి కిరణాలు కానీ ఆ వెన్నెల కానీ రాత్రయితే వెన్నెల పొద్దున్నే ఆ సూర్యని కిరణాలు నన్నెంతగానో నా మనసునెంతగానో ఆకట్టుకున్నాయి ఇలా నాకెప్పుడైనా ఒంటరిగా అనిపిచ్చినప్పుడు నేనెక్కువ ప్రాయాణాలు చేస్తూ ఉంటాను ఇది నేను వెళ్ళినప్పుడు బందర్లో నేను అనుభవించిన అనుభవం ఇది అంతే